ఆ మిడ్సైడ్కి ఎంతి ఎంతపెడదాం రేటు మరి లోసైడ్కి బడ్కట్కి పంకు ముల్లెట్కి ఓకే

సరిపోదు ఓకే ఓకే సరిపోతుంది ఆసైడ్ అందా హన్రెడ్ ఓకే ఓకే చాలు ఇంకా